హలో ఆల్ఫా రెస్టారెంటేనా అండీ నాకు ఇప్పుడు ఫుడ్ వద్దండీ ఎందుకంటే మాకు ఆల్రెడీ మా మమ్మీ ఇంట్లో వండేశారంట సో నేను ఇప్పుడు ఆ ఫుడ్ నేను తీసుకుని వెళ్ళినా సరే ఇంక ఫుడ్ వేస్ట్ అయిపోతుంది మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చినా డెలివరీ ఆ ఫుడ్ వేరే ఒకళ్ళకి ఏమైనా వెళ్ళ వెళ్లే ఛాన్స్ ఉంటుందేమో చూడండి కొంచం కొంచం ఏమనుకోకండి ప్లీజ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వండారని చెప్పి నేను ఎక్సపెక్ట్ చేయ లేదు సో ఇంక ఇంటి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ వండేశారు సో ఇంక నాకు ఆ ఫుడ్ వద్దండి ఆ ఫుడ్ ఇంకెవరికన్నా రీప్లేస్ చేయండి కొంచం నా మనీ నాకు రిఫండ్ చేయరా నేను థ్యాంక్ యూ అండీ నేను మా ఫోన్ పే నెంబర్ మీకు పెడతాను కొంచం దానికి ఫోన్ పే చేయరా ఫోన్ పేకి ఈ నెంబరే ఉంటుందండీ అవును కొంచం చేయరా అండీ నాకు ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు అవసరం లేదండీ ఆల్రెడీ ఇంట్లో వండేశారు మళ్ళీ ఆ ఫుడ్ వేస్ట్ అవ్వడం ఎందుకు థ్యాంక్స్ అండీ కొంచం త్వరగా చేయరా ఫోన్ పే థ్యాంక్ యూ అండీ